ఆ నమస్తే అమ్మ మాకు మా పెళ్ళి కోసం బట్టలు చుపించాలమ్మ మీ దగ్గర ఏ ఏ ఏ ఏ క్వాలిటీ ఉన్నాయో అవి చెప్పమ్మా మీ దగ్గర పట్టుచీరలు

ఓకే అమ్మ రెండు ద రెండు ధర్మవరము రెండు ధర్మవరమునీ ఒకటి బెనారస్ కావాలమ్మా మాకు పన్నెండువేల నుంచి పన్నెండువేల నుంచి పద్దెనిమిదివేల రేంజ్ లో చూపించమ్మా ఓకే అమ్మ ఓకే ఓకే ఓకే ఇందులో కింద ఈ కిందన చిన్న జరీ పట్టొస్తుందికదమ్మా అది చూపించమ్మా ఇవి పెద్ద అంచులున్నాయి ఓకే ఆ ఇందులో అమ్మ ఈ పసుపు రంగులో ఉందికదా ఇది పక్కన పెట్టమ్మా ఈ ఆ ఈ బెనారస్ ఇందులోనే బెనారస్ లో ఉండే పచ్చ కలర్ లో చూపించమ్మా ఓకే రే ఇందులో అమ్మ ఇది ఇందులో అమ్మ ఇది రెండు రెండూ ధర్మవరం తియ్యమ్మా ఒకటి మాత్రం బెనారస్ ఓకే ఓకే ఆ ఓకే అమ్మ ఇందులో ఈ పచ్చ కలర్ ఒకటొచ్చింది కదా ఇందులో పసుపు రంగు ధర్మవరం లో పసుపు ఒకటిని ఇంకోటి ఎరుపు రంగు కూడా తీసుకురామ్మా ఓకే అమ్మా ఆ ఆ ఇవి ఇప్పుడు ఇవి ఇవి రేట్ చెప్పమ్మా ఏ రేంజ్ లో ఉంటుందిది ప పద్దెనిమిదివేల లోపల చూపించమని చెప్పాను కదమ్మా

ఇది పరి ఇవ్వమ్మా బెనారస్సూ బెనరస్లెంతమ్మా పన్నెండువేలు పన్నెండువేలు అంటే ఓకే ఇప్పుడు ఎంతమ్మా డిస్కౌంట్ ఎంతిస్తారు డిస్కౌంట్ ఎంతోస్తుందమ్మా పది పర్సెంట్ ఐతే కాదమ్మ ఇక్కడ ట్వంటీ పెర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు అన్ని షాపుల్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తక్కువ లేదమ్మా ధర్మవరం పట్టులో ట్వంటీ పెర్సెంట్ ఇస్తునారమ్మ ట్వంటీ పెర్సెంట్ ఇచ్చి తీసుకుంటున్నాం చెప్పు ఇంక ఇంకేం మాట్లాదమ్మ ట్వంటీ పర్సెంట్ అది డిస్కౌంట్ తో ఇవి పక్కన పెట్టమ్మా ధర్మవరం ఓకే ఓకే

ఓకే